వినయ్ వాళ్ళ మదరండి వినయ్ వాళ్ళ టీచర్ని మాట్లాడుతున్నానండి నేను నమస్తే అండి మీ అబ్బాయి సరిగా చదవట్లేదండి ఈ మధ్యన మార్కులు అవి సరిగ్గా తగ్గిపోతున్నాయి బాగా కాలేజీకి సరిగ్గా రావట్లేదు టైంకి రావట్లేదు మార్కులేమో అన్నీ తగ్గిపోతున్నాయి ఇంకా సరిగ్గా అంత శ్రద్దగా ఉండటంలేదు మొన్న ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా మీ మీరు సంతకం పెట్టారు కదా అందుకని మీకు ఫోన్ చేస్తున్నాను అన్నమాట ఆ జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా ఇంటి దగ్గర బాగా చదివించండి ఎం పొద్దుట సాయంత్రం మ ప్రతి రోజు ఏం చెప్తున్నారు ఏంటి అనేది ప్రతి రోజు మీరు చెక్ చెయ్యండి కాస్త మళ్ళీ మా మళ్ళీ నెక్స్ట్ యూనిట్కి బాగా మంచి మార్కులు వచ్చేలాగా చూడండి అలా వస్తాయండి